పిల్లల మెరుగైన అభివృద్ధి కోసం టీవీ ఆన్లైన్లో మరింత నాణ్యమైన విద్యా కంటెంట్ను ఎక్కువ శాతం పిల్లలకు ఉచితంగా అందుబాటులో ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇటీవల మనం అందరం కరోనా అనే వ్యాధులో బాధ పడ్డాము ఆ సమయంలో పిల్లలు వెనకబడకుండా ఉండేందుకు మనం ఎంతగానో కృషి చేశాం పిల్లలను వారి భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇలాంటి ఆన్లైన్ విద్య అనేది ఎంతగానో ఉపయోగపడింది నేను అనుసరించే విద్యాసంబంధమైన ఛానల్లో ఏమిటంటే లైవ్ మ్యాక్స్ ఛానల్ మరియు ఎడ్యుకేట్ యువర్సెల్ఫ్ అనేవాటిని నేను అనుసరిస్తాను అలాగే కొన్ని వెబ్సైట్లు కూడా ఉన్నాయి అవి బైజూస్ ఇంటర్న్షాల అనే వాటిని అనుసరించాను